మేము ఫస్టు ఈతకు పోయేటప్పుడు మాకు ఎలా ఉంటుందా అని భయమయ్యింది తరువాత తరవాత అలా ఎలా దుంకుంతాం ఎలా వస్తుంది మనకి ఈత అనుకున్నాం తరవాత కొంచెం కొంచెం కొట్టాక మాకు ఆ వాటర్లోకి పోయాక మాకు భయం మొత్తానికే పోయింది ఇంతే కదా అని అనిపించింది